చట్టపరమైన డాక్యుమెంట్స్ రూపొందించడం చాలా కష్టం ఎందుకంటే ఈ డాక్యూమెంట్లు పొందడానికి ఎన్నోరోజులు తిరగాలి ఎక్కడెక్కడికో వెళ్ళవలసి వస్తుంది ఉదాహరణకు చట్టపరమైన వారసుల సర్టిఫికేట్ కోసం ఎలా తిరగాలంటే చట్టపరమైన వారసుడు లేదా సర్వైవర్ సర్టిఫికెట్ కోసం ఏదైనా చట్టపరమైన వారసుడు దరఖాస్తు చేసుకోవలసి ఉండగా దరఖాస్తు చేసుకునేటప్పుడు అతను జీవించి ఉన్న సభ్యుడు లేదా చట్టపరమైన వారసుల పేర్లను చేర్చాలి మ మరియు వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ కూడించాలి సరిగా వీటిని నింపిన తరువాత సంతకం చేసి ఫార్మ్ నింపాలి గుర్తింపు కాపీలు మరియు దరఖాస్తు దారిని యొక్క చిరునామా రుజువు చట్టపరమైన వారసులు అందరి పుట్టిన తేదీ రుజువు ఇంకా వారి నలుగురి కంటే ఎక్కువ ఉన్నట్టు అయితే బతికి ఉన్న సభ్యుల వివరాలు దరఖాస్తులు అందరి ఫోటోలు స్వీయ బాధ్యత స్వీయ ప్రకటన రూపం మరణించిన వారి మరణ ధ్రువీకరణ పత్రం మరణించిన వారి చిరునామా రుజువు ఇంకా ఆధార్ కార్డు పాన్ కార్డు ఫొటోతో కూడిన రేషన్ కార్డు ఓటర్ కార్డు ఐడి కార్డు పాస్పోర్ట్ కార్డు మరియు డ్రైవింగ్ లైసెన్సు ఐడి ప్రూఫ్గా మనం సమర్పించవచ్చు చిరునామా పత్రంగా ఇంకా వీటిని వాడవచ్చు రేషన్ కార్డు విద్యుత్ బిల్లు లేదా గ్యాస్ బిల్లు లేకపోతే డ్రైవింగ్ లైసెన్సు రిజిస్టర్డ్ అద్దె ఒప్పందం నీటి బిల్లు ఏదైనా సమర్పించవచ్చు మరియు పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏదైనాపెట్టవచ్చు నమూనా చట్టపరమైన వారసుల సర్టిఫికెట్ అప్లికేషన్ తనిఖీ చేయడానికి వాళ్ళు వివరాలు సేకరిస్తారు ఈ విధంగా ఈ యొక్క చట్టపరమైన సర్టిఫికేట్లు అన్నీ కూడించాక మున్సిపల్ తాలూకా లేదా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకోవాలి ముందుగా చెప్పినట్టుగా కుటుంబంలో మిగిలి ఉన్న సభ్యులు ఒకరు జీవించి ఉన్న సభ్యులు అందరి తరపున చట్టపరమైన వారసుడు సర్టిఫికేట్ పొందడానికి ఈ ప్రక్రియ ప్రారంభించవచ్చు రెండో దశలో అన్నీ డాక్యూమెంట్లు స్థానంలో ఉన్నాయని అప్లికేషన్ ఉందని నిర్ధారించుకోండి మొదటగా వారు చెప్పిన ఫార్మ్స్ అన్నీ తరచుగా ఉన్నాయో లేదో చూసుకోండి ఇంకా వాటిని జాగ్రత్తగా పూరించండి మరియు సహాయక పత్రాలు జత చేయబడి మీరు అధికారులను సంప్రదించడానికి ముందు ఒక ప్రామాణిక ఫార్మటు దరఖాస్తు తయారు చేసుకోండి వివరాలన్నీ జాగ్రత్తగా పూరించాలి వారసులు అందరి పేర్లు చిరునామాలు మరణించిన వారి సుసంబంధం కూడా జాబితాలో పేర్కొనాలి ఇవన్నీ క కరెక్టుగా ఉన్నచో మున్సిపల్ తహసీల్ధార్ కు సంతకం కోసం అప్లికేషన్గా ఇవ్వండి